తెలుగు హాస్య కథ పేరు తెలివైన బాలుడు ఒకరోజు గురువు విద్యార్థులను పరీక్షించేందుకు ప్రశ్న వేేశాడు చెట్టు మీద ఒక పిట్ట కూర్చుంది వేటగాడు ఒక పిట్టపై రాయి విసిరాడు ఎన్ని పిట్టలు ఎగిరుంటాయి మిగతా స్టూడెంట్స్ అందరూ చెప్పారు ఒక పిట్టకు తగిలింది కాబట్టి అన్ని మిగతా అన్ని ఎగిరి పోయుంటాయి మాస్టారు కానీ తెలివైన బాలుడు చెప్పాడు అన్ని పక్షులు మిగిలుంటాయి మాస్టారు ఎందుకంటే ఆ వేటగాడు గుండు మిస్ చేశాడు